హలో డెలివరీ ఆఫీస్ ఆ హా నేను ఇందాక ఆహారం నాకు కావాల్సినవి అన్ని నేను మీకు డెలివరీ పెట్టాను కదా నాకు ఇంతవరకు డెలివరీ ఏం రాలేదండి ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చింది ఆర్డర్ నేను ఒక హాఫన్ అవర్ వన్ అవర్లో వచ్చేస్తది అని చెప్పేసి మీకు నేను డెలివరీ ఇచ్చాను ఇప్పుడు నేను ఇచ్చి టూ అవర్స్ అవుతుంది మీరు ఇంతవరకు రాలేదు ఇప్పుడు ఎలా అండి నాకు అవి ఎలా అందుతాయి వచ్చి ఇంత సమయం అని నేను అంచనా వేసుకున్న దానికన్నా మీరు ఇంకా ఎక్కువ ఎక్కువ చేసేస్తున్నారు ఇంత లేట్ అయితే ఎలా అండి నేను దీని గురించి మీకు ఫిర్యాదు చేద్దామనే ఫోన్ చేశాను నేను అంచనా వేసుకున్నది ఒక అసమయం అయితే మీరు ఇంకా తీసుకురాలేదు ఎదురు చూస్తూ ఉన్నా మాకు అవి అర్జెంటు అనే కదండీ త్వరగా మీకు డెలివరీ ఇస్తారు అనే కదా నేను మీ మీ దగ్గర ఆర్డర్ పెట్టాను మరి మీరు ఇంకా రాకపోతే ఎం చెయ్యాలి వెంటనే తెప్పించండి కొంచెం నాకు టైం అవుతుంది